నీటి సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలు నీటి వనరులు అందుబాటు సమీపంలోన జల వనరులు నదులు చెరువులు అండర్గ్రౌండ్ వాటర్ ఎలా ఉన్నాయో అంచనా వేయాలి భవిష్యత్తులో నీటి అవసరాలు పెరిగినప్పటికీ సరఫరా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి నీటి నిల్వ మరియు పంపిణీ వ్యవస్థ సముదాయంలో నీటి నిల్వ కోసం పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేయాలి ఇంటికి ఇంటికి సరఫరా జరిగేలా నీటి పైప్లైన్ వ్యవస్థను ప్లాన్ చేయాలి పురపాలకు ప్రభుత్వ అనుమతులు నీటి సరఫరా కోసం మున్సిపల్ శాఖ లేదా ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థల అనుమతులు పొందాలి భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా నియంత్రణ ప్రణాళికలు సిద్ధం చేయాలి వర్షపు నీటి సంరక్షణ వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చేందుకు రైయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అదనంగా నిల్వ చేసుకునే విధంగా ప్రత్యేక ట్యాంకులు ఏర్పాటు చేయడం మంచిది నిరంతర సరఫరా కోసం ప్రత్యామ్నాయాలు భవిష్యత్తులో నీటి కొరత ఎదురైతే బోరులు తవ్వించడం డిసాలినేషన్ టెక్నాలజీ వంటి చర్యలను పరిశీలించాలి సముదాయంలోని నివాసితులకు నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పర్యావరణ అనుకూల చర్యలు నీటి వ్యర్థాన్ని తగ్గించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి రీసైక్లింగ్ కోసం గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పరచాలి మీరు అభివృద్ధి చేసే నివాస సముదాయంలో నీటి సరఫరా వ్యవస్థ ప్రణాళికబద్ధంగా ఉండాలి దీనివల్ల భవిష్యత్తులో నీటి కొరత వంటి సమస్యలు తలెత్తకుండా నివాసితులకు నిరంతర నీటి సరఫరా అందించవచ్చు